నాకు ఇష్టపడని రోజులంటే ఉన్నాయి ఎందుకు అంటే నాకు ఇద్దరు బాబులు వాళ్ళతోనే నాకు విసుగొచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే అసలు డ్రాయింగ్ జోలికే వెళ్ళబుద్ధి కాదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని కొన్ని వర్షం పడినప్పుడు కొండల దగ్గరికి మబ్బులు రావటం కొండలు మధ్యలో నుంచి సూర్యుని చూడటం ఇలాంటివన్నీ చూసినప్పుడు మాత్రం గీయాలి అనే ఆత్రుత నాలో జరుగుతుంది ఇంక నేను రోజువారి దినచర్యలో వేరువేరు పనులతో పాటు డ్రాయింగ్ కూడా ఖచ్చితంగా వేయాలి అనుకుంటాను ఒక్కోసారి కుదురుతుంది ఒక్కోసారి కుదరదు కుదిరినప్పుడయితే మంచిగా ది బెస్ట్ డ్రాయింగ్ అనేది వేస్తుంటాను